తెలంగాణలో గొప్పగా ఆకర్షించే ప్రధాన క్రీడా జట్టు క్రికెట్ క్రికెట్టే ఎందుకంటే దాదాపు తెలంగాణ కానీ హైదరాబాద్ మన ఇది హైదరాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది ఒక ఐపీల్ ఐపీల్ క్రికెట్ ఉన్న జట్టు ఉన్నది దానికి జీఎన్ఆర్ క్రికెట్ క్లబ్లో మనకు అడ్వాన్సుడ్ ఉందన్నమాట ఆ జీఎన్ఆర్ క్రికెట్ క్లబ్లో కోచ్ ఉంటాడు నంబర్ ఆఫ్ కోచెస్ ఉంటారు ఆ కోచెస్ దగ్గర మనం వెళ్ళి ముందుగాల అప్లికేషన్ అవన్నీ ఇచ్చుకొని జాయిన్ అవ్వాలి జాయిన్ అయిన తరువాత కోచ్ చెప్పినట్టు విధంగా విధంగానే మనం నేర్చుకోవాలి కావలిసిన వామప్ ఉంటుంది ఎక్ససైజెస్ ఉంటాయి తరువాత డైట్ ఉంటుంది ఆ తరువాత క్రికెట్ సంబంధించిన బ్యాట్స్ ఉంటాయి సంబంధించిన ఫీల్డ్స్ ఉంటాయి ఆ తరువాత సంబంధించిన గార్డ్సు అవన్నీ ఉంటాయి అవన్నీ వేసుకొని మనకు కావాల్సిన తగ్గట్టుగానే మనం నేర్చుకోవాలి ఈ క్రికెట్ క్లబ్లోనే ఎందుకు నేర్చుకోవాలి అంటే మనకు ఎన్నో రకాల హింట్స్ కానీ లేకుంటే ఎన్నో రకాల మనకు ఐడియాస్ కానీ మనకు వాళ్ళు అక్కడ ఇస్తారు కాబట్టి మనం దాంట్లో క్లబ్ జీఎన్ఆర్ క్రికెట్ క్లబ్లో మనం నేర్చుకోవచ్చు